బాబు బాగున్నారా బాగున్నాం అన్న ఏం చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నావు

అవునా ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు మీరు టెన్త్ ఈ మంత్ టెన్త్ లోపల అవుతారా మరి సంబంధం ఏడికెళ్లి వచ్చింది అమ్మాయి సంబంధం

ఓకే ఓకే సో మీ అయితే క్రైస్తవ పద్ధతిలో చేద్దామని మీ ఉద్దేశం ఉందా ఓకే ఓకే అన్నయ్య బాప్టిజం తీసుకున్నారా అయితే పెళ్ళి చేయాల్సిన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు బాప్టిజం అయ్యి ఉండాలి అది ముఖ్యము నెక్స్ట్ వచ్చి ఎప్పుడైతే మీరు పెళ్ళి అది ముఖ్యంగా మీరు డిసైడ్ అవుతారో ఆరోజు ఒక వారం ముందు నాకు బిషప్ గారికి చర్చ్ ఉన్న మెంబర్స్కి తెలియాలి ఎందుకంటే మనకు ఇష్టమైతే మన చర్చ్ అనేది మన ఆధ్వర్యం ఉంటుంది మనం బుక్ చేసుకోవచ్చు ఇంకొకటి మీరు ఒకసారి మీరి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డును మీ బాప్టిజం తీసుకున్న సర్టిఫికెట్ తీసుకురావాలి

ఏం ప్రాబ్లం లేదు మీరి ఒకసారి వచ్చినారు అంటే క కేవలం ముఖ్యమైన ఇంపార్టెంట్ అనేది బాప్టిజం సర్టిఫికెట్ ఒకటి కావాలి మిగతావి ఏం లేవు ఒక సమయము ఒక సమయం నాకు చెప్పారు అనుకోండి వారం ముందు నేను ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆపేస్తాను ఆరోజు మీరు రండి వచ్చిన ముందు ఒకసారి మాట్లాడుకున్న తర్వాత డెకొరేషన్ ఎంత చేయాలి చేయకూడడు చెప్తాను ఎందుకంటే సంఘం కాబట్టి దాన్ని ఇచ్చారు దాన్ని కరాబ్ చేయదు ఇంకొకటి మీరు సంఘంలో అన్యుల పాటలు అలాంటి ఏమి పెట్టకూడదు ఏమున్న కింద సంఘం బయట చూసుకోవాలి చర్చ్ బయట ఈ రెండు చూసుకుంటే అయిపోతుంది కేవలం బాప్టిజం అన్న ఒక సర్టిఫికెట్ తీసుకు వస్తే చాలు దీనికన్నా ఇంకేం అవసరం లేదు మిగతాది అంతా నార్మల్గా చేయవచ్చు బాప్టిజం తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ దాన్ని తీసుకోకపోతే ఒక వారం ముందు రండి నేను బాప్టిజం ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తాను

మీరు లెవెన్త్ రోజు రండి నా దగ్గరకి సరేనా ఓకే బట్